మీరు కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత బ్యాంక్ ఆధార్కి ఎలా అనుసంధించాలో తెలుసుకునే ముందు బ్యాంక్ అకౌంట్కి వెళ్లి ముందుగా బ్యాంక్ వెబ్సైట్ లేదా ఏప్ ఓపెన్ చేయండి ముందు మీ బ్యాంక్ ఆధారత వెబ్సైటు లేదా మొబైల్ యాప్కు వెళ్ళండి అక్కడ అప్లై చేసి ఆ విభాగాన్ని ఎంచుకోండి తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి పేరు పాన్ నెంబరు మొబైల్ నెంబర్ లాంటివి నమోదు చేయండి అక్కడే కేవైసీ కోసం ఆధార వివరాలు అడిగే అవకాశం ఉంటుంది ఆధారాలు ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి ఆధార నెంబర్ నమోదు చేసిన తర్వాత ఐడియా నుంచి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయండి ఈ విధంగా చాలా తేలికగా ట్రాన్సాక్షన్ జరుగుతుంది మనకు అది ఈజీ అవుతుంది